నా జీవితంలో నాకు అధిక సంతోషం ఇచ్చేది మా నాన్న ప్రేమ మా నాన్న ప్రేమ అనేది కూడా నాకు ఎప్పుడు విలువ తెలిసి వచ్చిందంటే ఆయన ఇక మాతో లేరన్న నిజం నేను తీసుకోగలిగినప్పుడు మా నాన్న ప్రేమ ఎంత స్వచ్చామైంది అంటే మా నాన్న ప్రేమ అనే కాదు భూమి మీద ఏ తండ్రి తల్లిదండ్రుల ప్రేమ స్వచ్ఛమైనది అందులో తండ్రి ప్రేమ కనిపించని ప్రేమ తల్లి ప్రేమ కనిపించే ప్రేమ నాకు తెలిసినంత వరకైతే మా నాన్న నాకోసం చాలా కష్టపడేవారు నాకోసం తపించేవారు నాకు ఒక చిన్న జ్వరం వచ్చినా కాలుకి దెబ్బ తాకినా స్కూల్ నుంచి ఇంకొక్క నిమిషం లేట్గా వచ్చిన ఆయన ఎంతో టెన్షన్ పడేవారు నాకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉండేవారు నా సుఖం కోసమే నేను సంతోషంగా బ్రతకడానికి కోసమే ప్రతీ దానికి ఆయన ఎప్పుడు త్యాగం చేస్తూనే ఉన్నారు మా నాన్నకి నేను మా అన్నయ్య ప్రపంచం మా అమ్మకి కూడా మేమే ప్రపంచం ఎంతసేపు వాళ్ళు ఇద్దరూ కలిసి మమ్మల్ని ప్రయోజకులు చేయడానికి చేయని కష్టం లేదు కూర్చొని చోటు లేదు తినకుండా వాళ్ళు మాకోసం మూడు పూటలు మేము కడుపు నిండా తినడానికి వాళ్ళు మాకోసం ఎంతో కష్టం చేసేవారు మా ఆ మాటకి వస్తే మా నాన్న నిజంగా గొప్ప వ్యక్తి కుటుంబాన్ని ఆయనే స ఆయనే చూసుకోవాలన్న ఒకటే ఒక్క ఉద్దేశంతోనే ఒక ఇది ఒక వర్షాకాలము ఇది ఎండాకాలము ఇ అని చెప్పి ఏదీ పట్టించుకోకుండా ప్రతిసారి ప్రతీ రోజు ప్రతీక్షణం ప్రతీ సెకండు మాకోసమే తన కష్టాన్ని వే వృథా చేస్తూ ఉండేవాళ్ళు మాకోసమే కేటాయిస్తూ ఉండేవాళ్ళు మాకు ఏది స అన్నీ సమకూర్చాలి చదువుకునేటప్పుడు పిల్లలకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఎన్నో అవసరాలు ఉంటాయి పెరుగుతుంటే ఇంకా ఖర్చులు పెరుగుతాయి అని తెలిసి ఆయన ఎప్పుడూ రెస్ట్ లేకుండా ప్రతీసారి పనిచేస్తూ చేస్తూ చేస్తూ పనితోనే ఉండేవారు మమ్మల్ని చూడాలనిపించినా వచ్చేవారు కాదు ఇక్కడ ప ఈరోజు పని లేకపోతే కూలీరాదు కూలీ రాకపోతే నా పిల్లలకి నేను ఏమి పెట్టుకోను అనే బాధ దిగులుతోనే అలానే ఉండేవాళ్ళు మా నాన్నకి ఆర్టిసి డ్రైవర్ మా నాన్న ఆ ఉద్యోగం రాక మందు మా నాన్న ఏం చేసేవారు కార్ నడిపేవారు అప్పటికి మేము చిన్న పిల్లలము మా చిన్నప్పుడు మా అమ్మ ఎంతో గొప్ప ఇంకా గొప్ప తల్లి అంటే చిన్నప్పుడు పిల్లలు తండ్రి లేనిది ఉండరు తండ్రి బయటకి వెళుతున్నా కానీ ఏడ్చే పిల్లలు అట్లాంటి ఇలా పెరిగి అట్లాంటి ఉన్న పరిస్థితుల్లో మేము మా నాన్న అంటే ఎవరో అసలైన అనే పదం ఉంటుందా అసలు నాన్న అనే బంధం ఉంటుందా అనే తెలియకుండా పెంచింది మా అమ్మ మా అమ్మ గొప్ప తల్లి అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న మేము కష్టపడద్దు మేము నాలా నా పిల్లలు కష్టపడవద్దు నాలా చదువులేక ఇబ్బందులు పడి ఉద్యోగాల కోసం నా పిల్లలు తిరగవద్దు సౌకర్యాలేవీ లేవు అవి ఇవి అని నా పిల్లలు ఏనాడు కృంగిపోవద్దు అని మా నాన్న కారు తీసుకొని ట్రావెల్స్లో చాల ఏళ్ళు పని చేసేవారు ఆ ట్రావెల్స్లో జీతం సరిగ్గా రావాలి పిల్లలని బాగా చదివించాలనే ఉద్దేశంతోనే మా నాన్న ఇరవై నాలుగు గంటలకి ఇరవై మూడు గంటలు కారే తోలేది దేశాల పట్ల అండ్ స్టేట్స్ ఎప్పుడు స్టేట్స్ స్టేట్ టూ స్టేట్ మొత్తం తిరుగుతూనే ఉండేవారు ఇరవై నాలుగు గంటలకి ఇరవై మూడు గంటలు పని చేసి వారంకి ఒకసారి ఇంటికి వచ్చి చిన్న పిల్లలమైన నన్ను మా అన్నయ్యను చూసి ఆ గంటలోనే తినడం పడుకోవడం మమ్మల్ని చూసి తనివి తీర ఇంకో గంటలో లేచి వెళ్ళిపోయి మళ్ళీ స్టేట్ టూ స్టేట్ ఎక్కడ వస్తే అక్కడికి ఎక్కడ అంటే అక్కడికి కస్టమర్కి ఎక్కడి కంటే అక్కడికి తిరుగుతూనే తన జీవితాన్ని శాసిస్తూనే ఉన్నారు మా కోసం మేము పెద్దగయి ఐదు ఏళ్ళు మాకు తెలిసి మాకు ఊహ తెలిసేంత వరకు మాకు మా నాన్న ఎవరో తెలియనంత గొప్పగా పెంచింది మమ్మల్ని మా తల్లి నాన్న అంటే తెలియకపోవడానికి కారణం ఎక్కడ డాడీ నెలకి ఒక వారంకి ఒకసారి వస్తారు నెలకి ఎప్పుడో ఒకసారి మాతో ఉంటారు ఈ బంధం ఇలా వెళ్ళిపోతే పిల్లలు మనసులో ఎలా పడిపోతుందో తండ్రి గురించి ఏమనుకుంటారో లేకపోతే ఏడుస్తారో ఏమో మేము తినమేమో చెయ్యమేమో అని చెప్పి మాకు మా తల్లి మా తండ్రి అంటే ఎవరో తెలియకుండా పెంచింది ఐదేళ్ల తరువాత అప్పుడే మాకు ఊహ తెలిసినప్పుడు మా నాన్న పరిచయంతోనే మేము చాలా అంటే చాలా దగ్గరైపోయాము అన్నమాట ఐదేండ్లు మేము మిస్ అయిన ప్రేమని మా నాన్న ఆర్టిసి ఉద్యోగం వచ్చిన తరువాత మాకు అందించారు చాలా గారాబంగా చూసారు మా అన్న కంటే ఎక్కువ చాలా ప్రతీది నాకు ఉండాలి దొరకాలి శైలుకి ఏది తక్కువ కావద్దు నా బిడ్డ అన్ని అన్ని రంగాల్లో ముందు ఉండాలి నా కొడుకు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని ఎప్పుడూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు నీ వల్ల అవుతుంది బిడ్డా నీవల్ల ఎందుకు ఏది కాదు బిడ్డా అన్ని అయితే నీ వల్ల చక్కగా చదువుకో బిడ్డ నా పేరు నిలబెట్టాలి బిడ్డ నీ కెరియర్ నువ్వు చూసుకోవాలి నీకు ఏయింట్ల ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో నేను నిన్ను తీసుకపోతా బిడ్డ అని ప్రతిదీ ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు నాకు ఎగ్జామ్కి భయమైతే సెంటర్కి తీసుకెళ్ళి నువ్వు భయపడకు బిడ్డ నీకు ఏదైనా వస్తుంది నువ్వు చేయగలవు అని చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించి నేను ఎగ్జామ్ బాగా వ్రాసే లాగా చేసేవారు నాకు ఎప్పుడు భయంతో నేను వెనకడుగు వేస్తే మా నాన్న నేను ఉన్న అని ముందడుగు వేసేవాడు నాతోని అలా అలా మా నాన్న లేని జీవితం గడపడం నాకు చాలా కష్టం అయ్యేది ఇప్పుడు ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాను ఆయన లేరన్న నిజాన్ని ప్రతీ దగ్గర నేనున్నా బిడ్డా నేనున్నా బిడ్డా నేను చేస్తాను పదా నీకు అని ప్రతీ చిన్న విషయంలో నన్ను ప్రోత్సహించే మా నాన్న ఈరోజు నాతో లేరు అయిన లేని తరువాత తెలిసింది నాకు ఆయన విలువ అని అంటూ ఉంటారు కదా అండి పెద్దలు అమ్మానాన్న ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రవర్తించాలి అని మా నాన్న బ్రతికున్నప్పుడు విలువ లేనంత ఇదిగా నేను ఏం ప్రవర్తించలేదు కానీ కొంచెం ఊరికే అంటే విసుక్కునేది కోప పడేది నువ్వెప్పుడూ మాతో ఉండవు నాన్న ఎప్పుడు నీకు నీ డ్యూటీయే ముఖ్యము అని చెప్పి తిట్టేది నేను మా అన్నయ్య మాకు అప్పుడు అర్థం కాకపోయేది మా నాన్న మాతో ఎందుకు టైం స్పెండ్ చేయట్లేదో ఎందుకంటే ఆయనకి డ్యూటీ ఎక్కువ ఉంటుంది అన్న విషయం ఆ డ్యూటీ ఒకరోజు డుమ్మా కొడితే సాలరీ తక్కువైతది సాలరీ తక్కువ అయితే నా పిల్లలకి కావాలసిన అవసరాలు నేను ఎక్కడ తీర్చలేకపోతున్నానా భయంతోనే మా నాన్న ఒక్కరోజు కూడా డ్యూటీ డుమ్మా కొట్టకుండా ప్రతీరోజు కష్టం ఎండ వాన ప్రతీ రోజు ఆ బస్సు తోలి ఎండాకాలంలో తోలి ఆ వేడికి అయినకి లోపలనే ఇబ్బంది అయినా హాస్పిటల్కి మాకు తెలియకుండానే వెళ్ళేసి వచ్చి చా ఆరోగ్యపరంగా కూడా నా పిల్లలకి పైసలు ఉండాలి నా పిల్లలకి ఏది తక్కువ చేయవద్దు చదువులు పెద్దగా అవుతున్నాయి పిల్లలు ఉద్దేశంతోనే ఆయిన ఆరోగ్య పరిస్థితి కూడా లెక్క చేయకుండా ఆయిన హాస్పిటల్ తిరగకుండా మా కోసమే ప్రతీపూట కష్టం చేసినాడు ప్రతీది సమకూర్చినాడు ఏది కావాలంటే అది నాకు ఇప్పుడు ఒక రేపటి నాడు ఒక పెన్ను కావాలి అంటే మందు రోజే పెన్ను కొనుక్కొచ్చి ఇచ్చేంత కష్టపడేది ఎండ అనక వాన అనక ప్రతిదీ మా నాన్న గొప్ప తన్ మా తండ్రే గొప్ప అని నేను చెప్పుకోను తండ్రి అనే వాడే గొప్ప తన పిల్లల కోసం తనని తను త్యాగం చేస్తూనే ఉంటాడు బ్రతికినంత కాలం ఆడపిల్లకు పెళ్ళి చేసి పంపితే అయిపోద్ది కదా బాధ్యత అనుకునేవాడు కాదు తండ్రి పెళ్ళి చేసి పంపినాక నా బిడ్డ సుఖంగా ఉంటుందో లేదో అని అది ఒక బాధను మోస్తూనే ఉంటాడు పెళ్ళైన అత్తగారింట్లో బిడ్డకి ఏదైనా సమస్య రావచ్చు అమ్మగారింటికి రాగానే అది మా నాన్న మీదనే ప్రతిదీ నా బిడ్డ బ్రతికున్ననాళ్ళు నా కొడుకుకి ఏం కావద్దని కొడుకుని నా బిడ్డకి ఏమి కావద్దని నా బిడ్డకి ప్రతీదీ చూస్తూ చేస్తూ ఒక తండ్రి తన జీవితాన్ని మొత్తం తన పిల్లలకే అంకితం చేస్తూ ఉంటారు ఇంకా అమ్మ తండ్రిని చూసుకుంటూ పిల్లలు బాగోగులు చూసుకుంటూ నా భర్తే నా దైవం అని తల్లి బ్రతుకుతుంది ఇంకా అమ్మ విషయానికి వస్తే అమ్మ మాకు ప్రతీదీ చేస్తూ ఉంటుంది కానీ నాన్న కోసం అంతే ఎదురుచూస్తుంది మాకోసం అమ్మ కూడా ఎంతో కష్టపడేది నాన్నకి తను ఒక సహాయంగా నిలబడి తను కూడా సహాయం చేస్తూ మా ఫీజుల దగ్గర కానీ మా చదువు దగ్గర మా అవసరాల దగ్గర ప్రతీ దగ్గర మా అమ్మ కూడా ఎంతో సహాయం చేసేది మా నాన్నకి మా నాన్న ఎంతసేపు ఉన్న మమ్మల్ని చాలా ప్రోత్సహించేవాడు ధైర్యం చెప్పి ముందుకు నడిపించేవాడు ఎగ్జామ్ దగ్గర పోటీల దగ్గర ఎస్సే రైటింగ్ స్పీచ్లు ఎక్కడైనా నాన్న నాకు భయం వేస్తుంది అనగానే ఎందుకు బిడ్డ భయము నేనున్నా కదా నీకు అని ప్రతీదీ చెప్పేవాడు మా నాన్న అలా మాకోసం తన జీవితం త్యాగం చేస్తూనే తన లోపల ఉన్న ఆరోగ్యపరంగా తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లంని కూడా చెప్పకుండా అమ్మో పైసలు అయిపోతయి నాకు ఏమైద్దిలే అని ఒక మూఢ నమ్మకంతోని మాకోసమే కష్టపడి పడి పడి చివరికి ఆయన లేకుండా వెళ్ళిపోయారు ఈ దేశం నుంచి లోకం నుంచి మా నుంచి అన్నిటి నుంచి వెళ్ళిపోయాడు మాకు అవన్నీ తెలిసే సమయానికి మా చేతిలో ఏం లేకుండా పోయేసరికి ఆ మనిషి లేనిది ఎట్లా బ్రతకాలి ఇల్లు ఇట్లా అయిపోయింది తెలిసి తెలియని వయస్సు మాది మా అమ్మ ఎప్పుడు నా భర్తే దైవం అనుకుంటూ బ్రతికే మా అమ్మ ఇలా నాకు నే దు నా చిన్ననాటి వయసులో నేను దూరమైనా ప్రేమ మా నాన్న ప్రేమ దూరమైన వాటి దగ్గర చేస్తేనే సంతోషాన్ని ఇస్తుంది ఇప్పుడు నాకు దగ్గర అంటే ఇప్పుడు పోయిన నాన్న ప్రేమను ఎవరు తీసుకురాగలరు చెప్పండి ఎవరు తీసుకురాలేరు ఇప్పుడు అమ్మ అయినా నాన్న అయినా అన్ని మా అమ్మలోనే చూసుకుంటున్నాము అంతే మా అమ్మ అయిన చాలా బాగా చూసుకుంటుంది నాన్న అంటే చిన్నప్పుడే మాకు మా నాన్న ఎవరో తెలియకుండా ఐదు సంవత్సరాలు మమ్మల్ని అంత కంటికి రెప్పలా కాపాడుకున్న మా అమ్మకి ఇప్పుడు మేము ఎంత బరువైతే కాదు మమ్మల్ని ఇప్పటికైనా ప్రతీదీ చూసుకుంటుంది నువ్వు ఆడపిల్లవమ్మా నీకు ఏదైనా నేను చేస్తానమ్మా తనవల్ల కానిదానికి కూడా ఎంతో శ్రమపడి ఎంతో చేస్తుంది ప్రతీదీ చేస్తుంది ఎప్పుడన్న నాకంటే పొద్దున్నే లేచి బాక్స్ పెడుతుంది ఈ టైంకి వెళతా అంటే నా కంటే పొద్దునే మూడు గంటలు రెండు గంటలు ముందు లేచి ప్రతీది సమకూరుస్తుంది అమ్మకైతే నా బాధ్యత కన్నా నన్ను అమ్మలా అన్నలా చెల్లిలా తండ్రిలా ముఖ్యంగా బాగా చూసుకుంటుంది మా నాన్నలా నవ్విస్తుంది జోక్స్ వేస్తుంది నేను అలసిపోయి వస్తే నాకు సేవలు చేస్తుంది ప్రతీది చేస్తుంది ఇంకా మా నాన్న పంచిన ప్రేమ నేను చెప్పలేను కూడా అంత గొప్పగా పెంచాడు మా నాన్న నన్ను ప్రతీదీ చిన్న విషయానికి కూడా నన్ను కోప పడకుండా ప్రతీదీ కూర్చోబెట్టి అలా కాదు తల్లి ఇలా నా బిడ్డ దేనిలో తక్కువ కాదు నన్ను ఎవరైనా ఒక చిన్నమాట అన్నా మా నాన్న ఓర్చుకునేవాడు కాదు ప్రతీ దగ్గర ప్రతీ రంగంలో నన్ను ముందుకి నెట్టుకొచ్చేవాడు నీవల్ల ప్రతీదీ అవుద్ది బిడ్డ నువ్వు దేనికి వెనకాడవద్దు దేనికి వెనక మళ్ళద్దు నువ్వు నీవల్ల ప్రతీది అవుతుంది ఏ పిల్లలకైనా సంతోషాన్ని తన తల్లిదండ్రులే ఇవ్వగలుగుతారు ఏ తల్లిదండ్రులకైనా సంతోషాన్ని తన పిల్లలే ఇవ్వగలుగుతారు నా జీవితంలో సంతోషం ఇచ్చేదైనా పుచ్చుకునేదైనా మా నాన్న ప్రేమ ఒక్కటే అది కూడా ఇప్పుడు నాతో లేనందున నా బాధ ఇంత వ్యక్తం చేసుకోగలుగుతున్నానే తప్పితే ఆ మ ప్రేమే ఉంటే ఇంకా గొప్పగా చెప్పేదాన్నేమో మా నాన్న గురించి తండ్రి ప్రేమ లేనిది ఒక ఆడపిల్ల పెరగడం ఒక ఇల్లు నడవడం చాలా కష్టం భాధ ఏంటో మేము ఇప్పుడు అనుభవిస్తున్నాము మాకు తెలుస్తుంది కానీ ప్రతీ ఆడపిల్లకి తన తండ్రి ఉండడం చాలా ముఖ్యం తన తల్లి ఉండడం ఎంత ముఖ్యమో తన తండ్రి ఉండటం ఇంకా ముఖ్యం ప్రతీదీ చిన్న విషయం కూడా తన తండ్రి తల్లి ఇంటి వేగంగా చూసుకుంటుంది తండ్రి బయట నుండి చూసుకుంటాడు ప్రతీ సెకండ్ ప్రతీ నిమిషం కూడా తన బిడ్డని కనిపెట్టుకొనే ఉంటాడు ఆ తండ్రి ఆ తండ్రికి తెలుసు బిడ్డ విలువేందో బిడ్డ అంటే బాధ్యత బరువు కాదు అని పుట్టినప్పటి నుంచి తండ్రి కష్టం స్టార్ట్ చేస్తే మొదలుపెట్టితే తను తన మొత్త చివరి జీవితం వరకు నా బిడ్డ కష్టం పడవద్దు నా బిడ్డకు ఏ తక్కువ కావద్దు నా బిడ్డ అన్ని రంగాలలో ముందు ఉండాలి నా బిడ్డ ఎక్కడైనా మంచి పేరు తెచ్చుకునే లాగే ఉండాలి తప్పితే ఒక దగ్గర తగ్గి ఉండకూడదు అని తండ్రి తన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు బిడ్డకి చెప్పుకునే విధంగా చెప్పుకొని చేసే విధంగా చేసుకొని ప్రతీదీ ముందుగా ఉండి సాగిపిస్తూనే ఉంటాడు తన అనేవాడు ఉన్నాడని తెలియకూడదనే బిడ్డ నడిపించే వాడే తండ్రి తను ఉన్నన్న ధైర్యం ఇస్తూనే ప్రతీ రంగంలో ప్రోత్సహించే వాడే తండ్రి అంత ప్రేమని సంతోషాన్ని ఇచ్చేవాడే తండ్రి చివరికి ఒక ఆడపిల్ల జీవితంలోనైనా కుటుంబం మొత్తం చూసుకోవడానికైనా తండ్రి ఉండడం అనేది చాలా ముఖ్యం చివరిగా నేను చెప్పదలుచుకుంది నా జీవితంలో నాకు సంతోషాన్ని ఇచ్చేది మాత్రం నా తండ్రి ప్రేమనే ఇప్పుడు ఆ తండ్రి ప్రేమని నేను మా అమ్మలో చూసుకుంటున్నాను అంతే అండి ఏ ఆడపిల్లకైనా తండ్రి ప్రేమ ఉండాలి తండ్రి ధైర్యం ఉండాలి తండ్రి అండదండలు అన్నీ ఉండాలి తండ్రి అంటే ఏంటో ఆడపిల్ల ప్రతీ ఒక్కరికీ తెలుసు ఆ విలువ కొంత మందికి అదే ఆ అదృష్టాన్ని ఆ దేవుడు ఇవ్వడు అంతే అండి కానీ నా జీవితంలో మీకు ఏది సంతోషాన్ని ఇస్తుంది అంటే నేను నిర్మోహమాటంగా చెప్పేది మాత్రం ఒక్కటే నాకు నేను నోచుకోలేని ప్రేమ నా తండ్రి ప్రేమ అండి అదే నాకు సంతోషాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది జీవితంలో ముందుకు వెళ్ళడానికి బలాన్ని ఇస్తుంది పడినప్పుడు చేయి ఇచ్చి లేపుతుంది భయపడ్డ వెనక అడుగు వేసినపుడు ప్రోత్సహించి ముందడుగు వేసేలా చేస్తుంది అందుకే ఆ ప్రేమ మాత్రమే నా తండ్రి ప్రేమే నాకు సంతోషాన్ని ఇస్తుంది